చుట్టుపక్కల వెళ్ళడానికి ఎంతో ఖర్చు పట్టదు అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా ప్రత్యక్షంగా ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళడానికి కూడా ఎంతో ఖర్చు పట్టదు అందు గురించి మేము ఎక్కువగా గుడికి వెళ్ళడానికి ఇష్టపడతాము వేరే వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇష్టపడతారు అదేవిధంగా దేవుడు ప్రసాదాన్ని అన్నదానం ప్రసాదం కూడా లభిస్తుంది అక్కడే ఖర్చు కూడా ఏమీ ఉండదు మనం తిని రావచ్చు అలగే మనకి కావాల్సిన ఎవరైనా పడుకోవడానికి కూడా అక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు అన్నీ ఫ్యాన్లు అన్నీ సౌకర్యాలు అక్కడే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా పక్క పక్కన ప్రదేశాలు చూడడానికైతే ఖర్చు ఎక్కువగా అవుతాయి వాళ్ళు కొనుక్కునే బట్టి ఉంటుంది అంతే వాళ్ళు ఏమన్నా కొనుక్కోలేకపోతే ఏమీ ఉండదు అక్కడ తిని కాసేపు పడుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నైట్ టైము నైట్ టైము పడుకోవడానికి కూడా చాలా విశాలంగా ఉంటుంది కూడా దేవుడు ప్రదేశం కదా అక్కడ చుట్టుపక్కల అంతా విశాలంగా ఉండి చెట్లు గాలి అంతా బాగానే ఉంటుంది ఆ ప్రదేశం చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎళ్ళేవాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు అలాగే ఖర్చు కూడా ఏమీ అంతగా ఏమీ ఉండదు వాళ్ళు ఖర్చు చేసుకునే బట్టి ఉంటుంది చుట్టుపక్కల ప్రదేశాలు చూడ చూసే బట్టి ఉంటుంది కొనుక్కునే బట్టి ఉంటుంది అందు గురించే అక్కడ వెళ్ళడానికి చాలా మా ఏలూరు జిల్లాలో అదే కొంచెం విశ్రాంతిగా బాగుంటుంది కానీ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళడానికి కూడా ఫేమస్గా అవుతుంది ఫేమస్ అవుతుంది ఎక్కువగా ఫేమస్గా ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి